చదువుకోవటం వలనా జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు అలాగే చదువుకోవటం వలన మనము ఉద్యోగం సాధించవచ్చు సంపాదించుకోవచ్చు ఆర్థికంగా బలపడవచ్చు చదువుకోవటం వలన పదిమందికి మనం చదువు చెప్పవచ్చు చదువుకోవడం వలన లోకజ్ఞానం కూడా తెలుస్తుంది ఎవరు ఎలాంటి వారు మోసం చేయకుండా మనం జాగ్రత్త పడొచ్చండి జీవితంలో సంతోషంగా ఉండవచ్చు చదువు ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది మనిషి జీవితంలో ముఖ్యమైనది చదువు చదువుకోని వారి జీవితంలో సంతోషం ఉండదు సంపద ఉండదు కష్టాలు బాధలు ఉంటాయి తెలివితేటలు ఉండవు లోకజ్ఞానం ఉండదు అవునండి చదువు లేని వాళ్ళు అమాయకులుగా మూర్ఖులుగా మిగిలిపోతారండి సంతోషంగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి చదువుకోవాలి ముఖ్యంగా అవునండి